విజేత రెస్టారెంటానండి మాట్లాడేది నా పేరు జాన్ అండి నేను ఒక అరగంట క్రితం మీ రెస్టారెంట్ నుండి కొన్ని ఆహార పదార్థాలు ఆర్డర్ చేశాను అవేమిటంటే చికెన్ దమ్ బిర్యాని ఎగ్ నూడిల్స్ ఒక కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టాను కాకపోతే నేను ఆర్డర్ పెట్టిన సమయంలో దాన్ని ఆన్లైన్ పేమెంట్ చేద్దామని చూసినప్పటికి ఏదో ఒక నెట్వర్క్ ఇష్యూ అని చెప్పి పేమెంట్ అనేది జరగకుండా ఆగిపోయింది కనుక ఎవరైతే డెలివరీ అబ్బాయి ఉంటారో మీరు ఆ అబ్బాయికి బిల్ ఇచ్చినట్లయితే నా ఆహార పదార్థాలకి తగిన బిల్లు నేను ఆ వచ్చిన అబ్బాయికి డె డబ్బులనేది చేతికి ఇస్తాను ఎందుకంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేద్దామని చూసినప్పటికీ అది విఫలమయింది కాబట్టి నేను అలా ఇవ్వచ్చా లేదా నాకు చెప్పండి ఎందుకంటే ఒకవేళ ఇవ్వచ్చనుకుంటే కనుక నేను ఆ డెలివరీ అబ్బాయికి నా ఆహార పదార్థాలు తీసుకొచ్చినప్పుడు నేను డబ్బులనేవి అతని చేతికి ఇస్తాను అలా కుదురుతుందో లేదో నాకు చెప్తా చెప్పండి